హలో మేము మీ కోచ్ మాట్లాడుతున్నాము మీరు అథ్లెటిక్స్లో బాగా పర్ఫామ్ చేయాలండి మీరు ట్రై చేయాలి మీరు బాగనే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలండి మీరు మీ పర్ఫార్మెన్సు బాగనే ఉండాది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే మీరు ఇంకా ఫైవ్ పర్సెంట్ బాగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి మీరు లాస్ట్ టోర్నమెంట్లో కూడా థర్డ్ ప్లేస్ వచ్చారు మీరు ఈ టోర్నమెంట్లో ఎలాగైనా ఫస్ట్ ప్రైజ్ గెలవాలని అనుకుంటున్నాను మీరు బాగా ఇంకా ప్రాక్టీస్ చెయ్యాలీ మీకు ఈవినింగ్ సెక్షన్లో నేను బాగా ప్రాక్టీస్ ఇస్తాను మీరు హండ్రెడ్ మీటర్స్లో ఒక టెన్ సెకండ్స్లో బాగా ప్రాక్టీస్ చెయ్యాలండి టెన్ సెకండ్స్లోనే కంప్లీట్ చేయాలి ఆవ్ చేస్తున్నారు పర్లే మీరు బాగా ఇంకా ఫిట్గా ఉండాలండి మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి ఫుడ్ అంతా మీరంత ఎక్కువ తీసుకోవల్సిన ఫుడ్ ఏం ఎక్కువ తీసుకోద్దండి మీకింకా టూ త్రీ డేస్లో మీకు టోర్నమెంట్ ఉంటుంది అవేం తీసుకోద్దండి కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం బాగా మెయిన్టెయిన్ చెయ్యండి ఈ త్రీ ఫోర్ డేస్లో అలానే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎర్లీ మార్నింగ్ లేవాలి మార్నింగ్ హండ్రెడ్ మీటర్స్ది టూ హండ్రెడ్ మీటర్స్ది బాగా ప్రాక్టీస్ చెయ్యాలి అలానే మీరు గ్రౌండ్ని ఈవినింగ్ సెక్షన్ ప్రాక్టీస్ కంపల్సరీ ఉంటుంది ఈవినింగ్ సెక్షన్ అంటే ఫోర్ టు సిక్స్ వరకు ప్రాక్టీస్ చేయాల్సి బడుతుంది మార్నింగు మీరు ఎర్లీ మార్నింగ్ ఓ సెవెన్ థర్టీకి అట్టొస్తే మీకు మళ్ళీ లెవన్ వరకు ఉంటుంది ప్రాక్టీస్ మార్నింగు ఎక్కువ సమయం తీసుకుంటాము మీరు ఎలాగైనా ఈ టో ఇప్పుడొచ్చే టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ గెలవాలనేదే మా కోరికా మళ్ళేమంటే మీరు బాగా ఫిట్గా ఉండాలి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఫుడ్ ఎక్కువ తీసుకోద్దండి కానీ ఫుడ్డు అలా అని ఫుడ్డు తీసుకోకుండా ఉండద్దండి లిమిట్గా తీసుకోండి ఫుడ్డు అలానే మీరు మార్నింగ్ లేస్తానే కొంచెం గ్రౌండ్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ వెయ్యాలి వామప్ లాగ మీరు వచ్చినారంటే మన గ్రౌండ్లో మనం ప్రాక్టీస్ చేసే నేను అక్కడ మొత్తం కోచింగ్ ఎలా చేయాలనేది మొత్తం నేను డిస్కస్ చేసి చెప్తాను మొత్తము అక్కడ ఇస్తాను మీరు మొత్తము మీరు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలి మనం విన్ అవుతాం అనేసి మెయిన్ థింగ్ ఏమనేది హండ్రెడ్ మీటర్స్ది మీరు టెన్ సెకండ్స్లోనే కంప్లీట్ చెయ్యాలి అది గుర్తుపెట్టుకోండి ఫస్టు మీ మైండ్లో అదుండాలి కాన్ఫిడెంట్గా ఉండండి మళ్ళీ తప్పకుండ మీరు గ్రౌండ్కి మీ యొక్క లగేజ్ మొత్తం తీసుకురావాలి

మీరు జీన్సు అదంతా వేసుకురా ఈవినింగ్ వచ్చేయండి ఈవినింగ్ నేను త్రీ కట్టా కాల్ చేస్తాను మీకు మన గ్రౌండ్ దగ్గరికి వచ్చినారంటే అక్కడా మనోళ్లు మీతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు అందరికి ఒకేసారి ప్రాక్టీస్ ఇస్తాను నేను చెప్తాను ఎలా చెయ్యాలి ఏం చేయాలనేసి అంతా నేను డీటెయిల్గా చెప్తాను అక్కడికి వచ్చినాక ఇంకా ఇప్పుడు జస్ట్ బేసిక్స్ వరకే చెప్తున్నాను

మీరు తప్ప మళ్ళీ కాల్ చెయ్యండి నేను కూడా నేను కూడా కాల్ చేస్తాను తొందరగా వచ్చేయండి లేట్ చేయద్దండి ఓకే ఓకే ఈవినింగ్ కలుద్దాం ఓకే